భారతీయ రవాణా వ్యవస్థ చాలా విస్తృతంగా ఉంటుంది కానీ అది కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటుంది ప్రజలు సాధారణముగా రైలు బస్సు ఆటో రిక్షా ట్యాక్సీ లేదా వ్యక్తిగత వాహనాల ద్వారా ప్రయాణిస్తారు రైలు ప్రయాణం భారత దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన రవాణా మార్గం ఇది ఖరీదైనది కాదు మరియు ఇది దేశంలోనే అనేక ప్రాంతాలను సౌకర్యవంతమైన సేవను అందిస్తుంది బస్సు ప్రయాణం కూడా ఒక ప్రజాదారణ పొందిన ఎంపిక కానీ ఇది రైలు కంటే నెమ్మదిగా ఉంటుంది ఆటో రిక్షా ట్యాక్సి మరియు వ్యక్తిగత వాహనాల నగర ప్రాంతాలలో ప్రజ ప్రజలు ప్రయాణించడానికి ఉపయోగించే సాధారణ మార్గాలు భారతీయ రవాణా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు క్షీణించిన రహదారులు రద్దీగా ఉండే రోడ్లు అధిక రేట్లు తక్కువ సురక్షితంగా ఉంటాయి భారతీయ రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు రహదారులను మెరుగుపరచండి అబ్బా వీడెవ